మన దేశం భారతదేశం భారతదేశంలో ఆహారం మనం రోజ్ మనం ఏదైన చికెన్ స్పైసీగా ఏదైన చికెన్ మటన్ ఫిష్ ఇలాంటి కర్రీస్ ఇలాంటి కూరలు మనం వండిన వండేటప్పుడు మనం చాలా రకాల మసాలాలు వాడుతాము మసాలాలు అల్లం అల్లం ఎల్లిపాయలు దాల్చిన చెక్క ఇలాంటి జీరా సాజీరా ఇలాంటివి యాలకులు ఇవన్ని దంచి మనం కూరలలో వేసుకొని మనం మనకు నచ్చిన వంటకాన్ని తయారు చేసుకొని తింటూ ఉంటాము మనం ప్రతిరోజు ప్రతిరోజు మన ఇలాంటివి వంటకాలు చేసుకొని మనకు నచ్చిన స్పైసీ మసాలాలు వాడుతూ ప్రిపేర్ చేసుకొని మనం కూరలో వేసుకొని దంచుకుంటాము మనం ఎక్కువగా మనం ఎక్కువగా వాడే వంటలు నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు కొందరు ఉంటారు ఎక్కువగా చికెన్ మటన్ ఇలాంటి మసాలాలు ఫిష్ చాప చేపలు రొయ్యలు ఇలాంటి వాటిల్లో ఎక్కువగా మసాలాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు